నేను ఒక అందమైన మంచి మంచి రంగులో ఉన్న ఒక డ్రెస్ అనేది డ్రెస్ అది ఏ విధమైనది అంటే చాలా కొత్తగా ఉంది కొత్తగా చాలా అందంగా కూడా ఉంది ఆ డ్రెస్ అనేది అది తీసుకోవడం జరిగింది ఆర్డర్ పెట్టడం జరిగింది అయితే అది సరే చాలా బాగుంది చూడటానికి అనుకున్నాను గాని స్ నేను వేసుకునేటప్పటికి చాలా అందంగా ఉందని నా ఫ్రెండ్స్ నా స్నేహితులు నా మిత్రులు నా బంధువులు కూడా చాలా బాగుంది ఇది ఎక్కడ తీసుకున్నావు చాలా ఎక్కడ దొరకని ఎక్కడ దొరకదు ఇలాంటి రంగు అలాంటి మంచి రంగు తీసుకున్నావు అని చెప్పి అందరూ మంచిగా బావుందన్నారు అదే విధంగా దాని ధర కూడా నేను నేను ఆన్లైన్లో కొన్నాననమాట దాని ధర చాలా తక్కువగా ఉంది వెయ్యి రూపాయలది ఐదు వందలకే వచ్చేసింది అలాంటిది వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు పదిహేను వందలు వరకు ఉండే ఉండే డ్రెస్ని నువ్వు ఐదు వందలకే తీసుకున్నావ్ చాలా బాగుంది చూడటానికి చాలా బాగుందని చాలా మెచ్చుకున్నారు అదేవిధంగా దాని వాష్ చేసేటప్పటికీ దాని కలర్ కూడా ఏమి పాడవుకోకుండా చాలా మంచిగా ఉంది బట్ట కూడా చాలా బాగుంది